మా ఊరిలో ప్రధాన వృత్తి బట్టలు నేయడం దీనికోసం పట్టణలాల నుండి ఇతర ఊరుల నుండి మా ఊరిని మా ఊరిలో నేయబడే చీరల గురిండి వివిధ రకాలైన వస్త్రాల గురించి రావడం జరుగుతుంది దీని యొక్క చీరలు నేయడానికి ప్రధాన సమస్య ముడిసరుకు ముడిసరుకు ఇప్పుడు అంత అందుబాటులో లేకుండా ఉంది దీనికోసం చాలా ప్రయాస వచ్చి ఉదయమే లేచి దాని యొక్క దారాలు అల్లికలు దేనికది సపరేట్గా చేసి నేయడం మొదలు పెడితే ఒక చీర నేయడానికి పది రోజుల నుంచి పదిహేను రోజులు టైం పడుతుంది దాన్ని అద్భుతంగా వాళ్ళు తయారు చేయడానికి పడ్డ కష్టం అంతా ఇంత కాదు రేయింబవళ్ళు ఆ తన మగ్గం మీద కృషి చేస్తేనే కానీ అది అద్భుతంగా తయారు కాదు కానీ దీనికి వచ్చే ప్రతిఫలం వాళ్ళకి చాలా చాలా చాలా తక్కువ ఇది అద్భుతమైన ఒక కల కానీ దీన్ని ఆచరించడానికి వాళ్ళు పడుతున్న కష్టానికి చాలా చాలా చాలా ఇబ్బందులకు గురి చేేస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు అంతా పరిశ్రమ చేనేత పరిశ్రమ ఉన్నా దానికి అనుగుణంగా మిషనరీస్ బయట రావడం వల్ల వీళ్ళు నేసే చీర పది రోజులు పడుతుంటే అదే చీర మిషన్ మీద ఒక రోజుల్లో వంద చీరలు తయారు చేయడం జరుగుతుంది కావున దీనికి అంత ఆదరణ కోల్పోవడం జరుగుతుంది